అకా నగరంలో స్థిరపడేందుకు ఇ ఇష్ట నగ స్థిరపడేందుకు ఇష్టపడుతున్న కారణంగా గ్రామీణ ప్రాంతంలోని యువత సరైన జీవిత భాగస్వామిని పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు అని నేను భావిస్తున్నాను